డ్రాయింగ్ మరియు పెయింటింగ్ కానీ లేదా ఏవైనా కళలు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు అక్కడ పిల్లలలో అవయవాలు మరియు న న నరాలు మరియు నర్వస్ సిస్టమ్ అనేది అప్పుడే ఆ వయసులోనే బాగా డెవలప్ చెందుతుంది బ్రెయిన్ ముఖ్యంగా ఆ వయసులోనే డెవలప్ చెందుతుంది కాబట్టి గోడ మీద చిత్రాలు కానీ లేదా టెలివిజన్ మీద చిత్రాలు కానీ లేదా ఒక బోర్డు మీద చిత్రాలు కానీ చూసి ఆ బొమ్ ఆ బొమ్మ ఇలా ఉంది అని ఇలా వేయాలి అనే ఆలోచన అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు మెయిన్ ముఖ్యంగా ఆరు సంవత్సరాల నుంచి బాగా సరైన వయసు పిల్లలు డ్రాయింగ్ నేర్చుకోవడానికి లేదా అప్పుడు అవగాహన కలుగుతుంది ఈ బొమ్మ ఇలాగా ఉంటుంది ఇక్కడ ఈ రంగు వేయాలి ఈ చిత్రం ఏ కలర్ పెయింటింగ్ అని డ్రాయింగ్ అని కాదు ఈ వయసున క్రికెట్లో కానీ లేదా చదరంగంలో కానీ లేదా ఏదైనా సినీ పరిశ్రమలో కానీ డ్యాన్స్ చేయాలన్నాలేదా ముగ్గులు వేయాలన్నా లేదా ఏ ఆట ఆడాలన్నా లేదా పాడాలన్నా ఏ కళ అయినా ఒక ఆరు సంవత్సరాల నుంచి పిల్లలకు నరాలు లేదా పంచ జ్ఞానేం కన్నుముక్కు నోరు చెవి ఇవన్నీ ఆ శరీరంలో ఈ అవయవాలు అన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి డ్రాయింగ్ ఏవైనా అప్పుడు ఆ డ్రాయింగ్ లేదా పెయింటింగ్ లేదా ఏదైనా క్రికెట్ కానీ లేదా చదరంగం కానీ లేదా క్యారమ్స్ కానీ లేదా ఖోఖో కానీ ఏవైనా మొదలగు ఇండోర్ గేమ్స్ లేదా ఔట్డోర్ గేమ్స్ అనేవి అక్కడ ఆడితే మంచిది ఆ వయసులో పిల్లలకు అర్థం అవుతుంది ఇతరులు సార్ లేదా తల్లిదండ్రులు లేదా ఇతరులు చెప్పింది అర్థం అవుతుంది మరియు లేదా ఇతర ఏమైనా బోర్దులు మీద కానీ లేదా టెలివిజన్లో కానీ లేదా సెల్ఫోన్ల సోషల్ మీడియాలో ఇలా ఆ వయసులో మాత్రమే పిల్లలు అర్థం చేసుకొని ఆ వయసు అర్థం చేసుకోగలరని ఆ వయసు సరైనదని నా భావం నా అనుభవం